ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు చాలా డల్గా అయిపోయాయి ఎందుకంటే కొత్త సీఎమ్ పదవి మారింది కాబట్టి అన్నింటి మీద రేట్లు పెంచడం జరిగింది వ్యాపారాలు సరిగా జరగడం లేదు మౌలికం ఏదో అలా నడుస్తు ఉంది సదుపాయల కొరతలు సదుపాయాలు కొరతలు తీసుకునే వాళ్ళు తీసుకుంటు ఉంటారు మన ఇంటి అవసరాలకు వచ్చే వాటిని తీసుకుంటున్నారు కానీ ఇంకా మిగతా వస్తువులు కూడా తీసుకోవటం లేదు ఎందుకంటే ప్రతిదాని పైన మనీ అనేది ఎక్కువగా పెట్టేశారు సీఎమ్ గారు అందుకని ఇసుక రేట్లు ఐరన్ రేట్లు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా కానీ భయపడుతున్నారు ఎందుకంటే ఇంత రేట్లు పెరిగి ఎట్లా చాలా కష్టంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు బతుకుతెరువుతో పోరాడుతు ఉన్నారు